హలో అనురాధండి మీరు నేనండి నేను ఊటీ కోసం బుక్ చేశాను టిక్కెట్సు అది ఎంత ఏంటి డీటైల్స్ అడుగుదాము ఎలా ఎకామడేషన్ అడుగుదామని మీకు ఫోన్ చేశానండి

నేను విజయవాడ నుంచండి విజయవాడ నుంచి ఇద్దరమండి ఇద్దరెళ్తున్నాము

ఓకే ఓకే అప్ అండ్ డౌన్ కూడా మీరే చూసుకుంటారా విజయవాడ నుంచి ఓకే ఓకే త్రీ డేస్ వరకు మొత్తం మీదే అంటారా వేరే డిస్కౌంట్లు ఏమి లేదంటారా అవునా అండి ఓకే ఓకే తరువాత ఇప్పుడు ఊటీకి ఎలా వెళ్తాము అక్కడ నుంచి ఎలా అండి అక్కడెక్కడ మీరు హోటల్స్ అని ముందులాగా చూసుకుంటారా ఎలా అండి అది తరువాత ఫుడ్డు కూడా మీరేనా ఎలా అండి ఫుడ్ అంతా మీరే అవునా ఓకే ఓకే ఊటీలో అన్నీ ప్లేసెస్ చుట్టి చూపిస్తారు కదండి మాకు ఊటీలో అన్నీ ప్లేసెస్ మీరు చూపిస్తారు కదా సరే అండి నేనిప్పుడు కొంచెం అమౌంట్ ట్రాన్సఫర్ చేస్తాను మీకు సరేనా అండ్ మీరు కూడా గైడ్గా నాకు అన్నీ హెల్ప్ చెయ్యండక్కడ సరేనా సరే ఓకే అండి ఖచ్చితంగా ఖచ్చితంగా షూర్గా థ్యాంక్ యూ అండి షూర్ షూర్ ఓకే బాయ్